మా తెలుగు భాషలోని రకరకాల యాసలు ఉంటాయి వివిధ జిల్లాలను పట్టి వివిధ యాసలు ఉంటాయి ఒకొక్క జిల్లాని ఒకొక్క జిల్లాకి ఒకొక్క యాస ఉంటుంది అదే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం యాస ఉంటుంది ప్రకాశం వాళ్ళది ప్రకాశం ఉంటుంది గుంటూరు వాళ్ళది గుంటూరు నెల్లూరు వాళ్ళది నెల్లూరు అంతా వేరే వేరే కాకినాడ వాళ్ళది కాకినాడ యాస ఒక్కొకటి అన్నీతెలుగే కాని ఒక్కొక్కరిది ఒకొక్క వి విధంగా మాట్లాడే యాస ఉంటుంది భిన్నంగా ఉంటాయి ఒకొక్క మాండలికాలు అనేవి ఒకొక్క విధంగా ఉంటాయి ఇప్పుడు శ్రీకాకుళంలో వచ్చేసి నార్మల్గా ఈ విధంగా మాట్లాడతారు అదే కాకినాడ వాళ్ళు వచ్చేసి ఏంటండి ఏం చేస్తున్నారండీ అనుకుంటూ మాట్లాడతారు మళ్ళీ ఇంకా వాళ్ళు భోజనం చేశారా అని అడుగుతారు మేము అన్నం తిన్నామా అని అడుగుతాము వాళ్ళు ఈ హ హస్బెండ్ని ఏమండీ అని పిలుస్తారు వీళ్ళు శ్రీవారు అనుకుంటా పిలుస్తారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మాండలికాలు ఉంటాయి భిన్నంగా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు మా మా మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినా మేము కలిసినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది వాళ్ళ భాష విన్నపుడు ఒక్కొక్కసారి నవ్వొస్తుంది ఆ విధంగా ఉంటాయి మాండలిక భాషలు అనేవి ఒకొక్క విధంగా ఒకొక్కరు మాట్లాడతారు ఒకొక్క జిల్లాను బట్టి అందుకే ఏ జిల్లాలో అయినా వివిధంగానే ఉంటాయి అదే తెలంగాణాలో వచ్చేసి తెలంగాణ యాస వేరే విధంగా ఉంటాయి తెలుగులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఆంధ్రప్రదేశ్ విధంగా ఉంటాయి అదే తెలంగాణ వచ్చేసి వాళ్ళది ఈ మొత్తం వేరే మాస్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది తెలంగాణ వాళ్ళది ఒకొక్క ప్రాంత మాండలికాలను బట్టి ఒకొక్క విధంగా భిన్నంగా ఉంటుంది